మన భారతదేశంలో చాలా స్టేడియమ్సే ఉన్నాయి అందులో మనకు క్రికెట్ స్టేడియమ్ అని సపరేట్గా ఉంది వాలీబాల్ స్టేడియమ్స్ ఉన్నాయి ఇంకా ఫుట్బాల్ స్టేడియమ్స్ ఉన్నాయి హాకీ స్టేడియమ్స్ ఉన్నాయి ఇలా చాలా స్టేడియమ్స్ అనేవి ఉన్నాయి మనము క్రికెట్ స్టేడియమ్స్లో చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ నయా రాయపూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇలా చాలానే ఉన్నాయి మనం ఇంటర్నేషనల్లో కూడా ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి అంటే క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ హాకీ ఇలా చాలా చాలా చాలా ఉన్నాయి మనం తరచుగా క్రికెట్ స్టేడియంకి చాలామంది వెళ్లడానికి ఇష్టపడతారు ఎందుకంటే మన భారతదేశం చాలామంది క్రికెట్ మన భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు కావున మన భారతీయులందరూ ఎక్కువగా క్రికెట్కి అంటే క్రికెట్ చూడడానికి చాలా ఇష్టపడతారు ఇంకా కూడా మన స్టేడియంలోకి వెళ్లి చూడ్డానికి కూడా చాలామంది ఎక్కువ ఇష్టపడుతుంటారు కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్లలేక టీవీలోనే కూడా చూస్తా ఉంటారు ఇలా మనం చాలా మనలో చాలామంది వాలీబాల్ స్టేడియంకి ఫుట్ బాల్ స్టేడియంకి ఇలా కూడా వెళ్తారు కానీ అంతకన్నా ఎక్కువగా క్రికెట్ స్టేడియంకే వెళతారు లక్షల్లో వెళ్తూ ఉంటారు క్రికెట్ స్టేడియంకి